చెప్పండి అవును అండి నేను వివేకానంద డిగ్రీ కాలేజ్లో కౌన్సిలర్ నేను బిఎస్సి ఎంఎస్సిఎస్ బిఎస్సి ఎకనామిక్స్ అన్ని ఉన్నాయండి అంటే మీరు ట్వెల్వ్త్ ఎప్పుడు పాస్ అయినారు ఇంటర్మీడియేటు టూ థౌజండ్ టూ ఓకే అండి ఒకసారి మీ సర్టిఫికెట్సు అండ్ టీసి మొత్తం స్టడీ అంతా ఉంటాయి కదా సర్టిఫికెట్సు అవన్నీ తీసుకుని వచ్చి ఒకసారి కలవండి అమ్మ కాలేజ్ దగ్గర మీకు లాస్ట్ ఇయర్ మన కాలేజ్ రిజల్ట్ చూసారా అది అది చూడండి అట్లాగే స్కాలర్షిప్స్ వస్తాయి మీరేమి మీ చేతుల్లో నుంచి ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు మొత్తము స్కాలర్షిప్ పడుతుంది పడింది కట్టాల కాలేజీలో మళ్ళీ స్పోర్ట్స్ కల్చరల్ ఆక్టివిటీస్ అంతా ఉంటాయి మన కాలేజ్లో ఏ కాలేజ్లో ఉండదు మన కాలేజ్లో ఉన్నంతా తర్వాత ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ వస్తుంది ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా అటే జాబ్కి వెళ్ళి వెళ్లిపోవచ్చు అంటే మనం చదువుకోవాలి బాగా చదువుకొని మంచి మార్క్స్ పెట్టుకొని ఉండాలి స్కిల్స్ ఉండాలి అంతా పక్కాగా ఉంది అంటే ఖచ్చితంగా క్యాంపస్ సెలక్షన్ కొట్టచ్చు అది అమ్మ మన కాలేజ్ బెనిఫిట్సు ఓకే అండి